నమస్కారమండి ఏం కావాలండి మీకు మాదగ్గర వివిధ రకాల పళ్ళున్నాయండి అవి ద్రాక్ష ఉన్నాయండి మామిడికాయలు ఉన్నాయండి ఇంకా బొప్పాసికాయలు ఉన్నాయండి కర్భూజా ఇంకా దానిమ్మ ఉన్నాయండి బస్ బత్తాయలు ఉన్నాయండి మీకు ఏ రకమైనవి కావాలండి

సరేనండి ఇస్తామండి తప్పకుండానండి మీకు దాని వివరాలు చెప్పనాండి ఎంతవుతుంది అనేది మామిడిపండు కేజీ వచ్చేసి మీకు రెండొందల యాభై పడుతుందండి మీరు రెండు కేజీలు అడిగారు కదండి అయిదు వందలు అవుతుందండి ఇంకా దానిమ్మ అడిగారు కదండి దానిమ్మ వచ్చేసి కేజీ వంద రూపాయలు పడుతుందండి మీరు రెండు కేజీలడిగారు కాబట్టి రెండు వందలండి ఇంకా మీరు బొప్పాయిపండు అడిగారండి కదండి బొప్పాయిపండు ఒకోటి యాభై రూపాయలండి రెండు కిలోలు వంద రూపాయలండి మొత్తం మీకు ఎనిమిది వందలు అవుతుందండి ఎండి మాదగ్గర అన్ని ఉండి తాజావండి మీ మీవి మేమన్నీ ఇచ్చేవి తాజా విస్తన్నామండి ఇంకా తగ్గిచ్చటమంటే సరే మీరు అడుగుతున్నారు కదండి మేము తప్పకుండా ఒక వంద రూపాయలు తగ్గిస్తాను అండి మీకు అవునండి ఏడు వందల రూపాయలండి ఇవ్వమంటారా అండి సరేనండి ఇదిగోండి ధన్యవాదాలండి